డ్రాయింగ్ చేసేటప్పుడు నేను బహుముఖంగా ఉండే ఆర్ట్ సామాగ్రిని ఉపయోగించడానికి ఇష్టపడుతాను నేను కొన్ని బ్లూ పాస్టిల్స్ కొన్ని రకాల కలర్ పెన్సిల్స్ మరియు నలుపు మరియు తెలుపు పెన్సిల్స్ మరియు కొన్ని ఇంక్స్ మరియు బ్రష్లను కలిగి ఉంటాను నాకు వివిధ శైలులలో మరియు ఉపరితలాలపై డ్రాయింగ్ చేయడానికి అనుమతిస్తుంది నాకు ఇష్టమైన బ్రాండ్లు కొన్ని వెబర్ స్మిత్ అండ్ కున్స్ మరియు ఫెబెర్ కాస్టెల్ ఈ బ్రాండ్లు అధిక నాణ్యత గల సామాగ్రిని అందిస్తాయి ఇది నా డ్రాయింగ్లను మెరుగుపరచడానికి నాకు సహాయపడుతుంది నేను నా ఆర్ట్ సామాగ్రిని ఇతర స్టేషనరీ వస్తువులతో పాటు ఆన్లైన్లో లేదా స్థానిక ఆర్ట్ స్టోర్లో కొనుగోలు చేస్తాను ఆర్ట్ సామాగ్రి ఖరీదైనది కావచ్చు కానీ ఇది నా హాబీని ఆనందించడానికి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను మీరు డ్రాయింగ్ ప్రారంభించాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు సూచించిన బ్రాండ్లలో కొన్నీటిని తనిఖీ చేయండి అవి మీరు మొదట ప్రయత్నాలలో చాలా మంచి ఫలితాలను పొందడంలో మీకు సహాయపడుతుంది